నమస్కారం అండీ మాకు నెలవారి సలుకులు సరుకులు కావాలండీ చెప్తానండి జీలకర్ర అండి చిన్న ప్యాకెట్ ఉంటుంది కదండి వంద గ్రాములు సాల్ట్ ఒక ప్యాకెట్ ఇవ్వండి అరకేజీ ఇవ్వండి తర్వాత పెప్పర్ ప్యాకెట్ టెన్ రూపీస్ ఉంటుంది కదండీ పెప్పర్ పౌడరు తర్వాత ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అదొక పావుకేజీ ఇవ్వండి సబ్జా గింజలు ఉన్నాయండి లూజ్ ఉన్నవి ఇవ్వండి ఒక ముప్పై రూపాయలవి ఇవ్వండి కందిపప్పు అరకేజీ ఇవ్వండి చింతపండు పావుకేజీ తర్వాత నెయ్యుందండీ దుర్గే నెయ్యే ఇవ్వండీ అదొకా పావుకేజీ ఇవ్వండి తర్వాతా బ్రూ డబ్బా ఒకటివ్వండి వన్ వంద గ్రాములదివ్వండి తర్వాత కంఫర్టు బాటిల్ ఒకటుంటది కదా అదొకటివ్వండి విమ్ సబ్బులు విమ్ సబ్బులు ఐదు రూపాయలవి ఉంటాయ్ కదండీ అవి ఒక ఫైవ్ ఇవ్వండీ తర్వాత ఆయిల్ ప్యాకెట్ ఇవ్వండి ఒకటి బ్రష్లు ఒక రెండివ్వండి టంగ్ క్లీనర్ కూడా ఒక రెండివ్వండి తర్వాత ఇవి గుళ్ళుంటాయి కదండి గుళ్ళివ్వండి ఒక పావుకేజీ ఇవ్వండి తర్వాతా చికెన్ మసాలా ప్యాకెట్లుంటాయి కదండీ అవి కూడా ఒక ట్వంటీ రూపీస్ ఇవ్వండి అది చాట్ మసాలా ఒకటి ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటుంది కదండి అదొకటి ఇవ్వండి ఇప్పీ నూడిల్స్ ఇవ్వండి ఒక రెండు ఒక రెండింవ్వండి రెండు ప్యాకెట్లివ్వండి తర్వాత సెనగపిండి ఒక పావుకేజీ ఇవ్వండి షాంపూ డబ్బా సన్ సిల్క్ ఒకటి ఇవ్వండి పెద్దది తర్వాత పంచదార ఒక అరకేజీ ఇవ్వండి తర్వాత కాన్ ఫ్లోర్ ఒకటి ఒక పావుకేజీ ఇవ్వండి కావాలండీ ఎలాగండి బియ్యం బస్తాలు ఏవేవున్నయ్ లలితా బ్రాండ్ ఒక బస్తా ఇవ్వండి ఎంత పడతదండీ సరేనండీ తర్వా నీ హనీ బాటిల్ ఉంటుంది కదండీ అది కూడా ఒకటివ్వండి అదే కొంచెం పెద్దదుంటది కదా మీడియం సైజ్ అదివ్వండి మినప్పప్పూ మినప్పప్పూ ఒకా అరకేజీ ఇవ్వండి ఉప్మా రవ్వ అది కేజీ ఇవ్వండి రెండూ అర అరకేజీ ఇవ్వండి

పెరుగు ఒక ప్యాకెట్ ఇవ్వండి పాలు కూడా ఒక ప్యాకెట్ ఇవ్వండి తర్వాత ఆహా ఇది గుడ్ నైట్ ఉంటది కదండీ గుడ్ నైట్ రీఫిలు అదొకటి ఇవ్వండి ఏంటండి లేదు మిషన్ తో పాటివ్వండి వ్యాస్లీన్ ఒకటివ్వండీ తర్వాత రో రోజ్ వాటర్ ఉంటుంది కదండి అదొకటివ్వండీ ఇది వెనిగర్ ఒక బాటిలూ ను తర్వాత టమాటా సాస్ బాటిల్ ఉంటుంది కదండి చిన్నవి ఇవ్వండీ

చిల్లీ సాస్ ఉంటదండీ అది కూడా ఒకటివ్వండి

అదే రూం ఫ్రెషనర్ ఉంటుంది కదండీ అది కూడా ఒకటివ్వండీ తర్వాతా టేస్టింగ్ సాల్ట్ ఉంటది కదండీ అది కూడా ఒక ప్యాకెట్ ఇవ్వండీ తర్వాతా బిర్యానీ మసాలాలు ఉంటయి కదండి విడివిడిగా అవన్నీ కలిపి ఒ ఒక దాంట్లో వేసిస్తారా

ఓకేనండి అంటే విడివిడిగా అన్నీ కలిపి ఒక దాంట్లో వేసిస్తారా అలా ప్యాక్ చేసివ్వండి ఓకే తర్వాతా జీడిపప్పు ప్యాకెట్ ఉంటది కదండి వంద గ్రాములు ఉంటుంది కదా అదొకటివ్వండి బాదం మిక్స్ కూడా ఇవ్వండీ సేమ్యాలు కూడా ఇవ్వండి తర్వాత ఒక కారం ప్యాకెట్ ఒ ఒకటివ్వండీ కారం పసుపు పసుపు ప్యాకెట్ కూడా ఒకటివ్వండి

బూస్ట్ ఇవ్వండి తర్వాత కాన్ ఫ్లెక్స్ ఉంటుంది కదండి అది ఒకటి చి చిన్నదివ్వండి

అంతేనండి ఓకేనండి అవునండి అవునండి సేమ్ అడ్రస్ అండి మా అబ్బాయి వచ్చిన తర్వాత ఇస్తానండి ఓకేనండి సరేనండి